తెలుగు భాష గురించి కొన్ని సాధారణ అపోహలు ఏమిటి అంటే ఎవరికైతే తెలుగు భాష వస్తుందో ఎవరైతే తెలుగు భాష మాట్లాడతారో వాళ్ళకి ఏ భాష అయినా చాలా సాధారణంగా ఉంటుంది అని అంటారు తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఓన్లీ ఖాళీ హిందువులే ఉంటారు అని అంటారు హిందూ వాళ్ళే ఎక్కువగా తెలుగు మాట్లాడతారు అని అంటారు ఎవరికైతే తెలుగు భాష వస్తుందో వాళ్ళు తమిళ్ మలయాళం కన్న కెనడా కన్నడ కూడా మాట్లాడతారు అని అంటారు కానీ అలా ఉండదు నేను చాలాగా చాలాగా తెలుగు ఉన్న తెలుగు వచ్చే వాళ్ళతో మాట్లాడాను నేను కూడా నాది కూడా మాతృభాషా హిందీ కానీ నేను చిన్నప్పటి నుంచే ఇక్కడ పుట్టాను పరిగ పెరిగాను కాబట్టి నాకు కూడా తెలుగు వచ్చు మాట్లాడటం రాయడం నేను స్కూల్లో కూడా తెలుగు చదివాను రాసాను కాబట్టి నాకు కూడా తెలుగు ఆ చెప్పడం చదవడం అన్నీ వచ్చు తెలుగు భాషా తెలుగు భాష ఓన్లీ తెలుగు వాళ్ళకే మాతృభాష ఎవరికి అయితే తెలుగు ఉందో వాళ్ళకి వస్తుంది అని ఉండదు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఎక్కువగా ఏమి అపోహలు ఉంటాయి అంటే వాళ్ళు చాలా ఇంటలిజెంట్ ఉంటారు అని అంటారు ఎవరైతే తెలుగు భాష మాట్లాడగలుగుతారో వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడవచ్చు అని అంటారు ఇంకా వాళ్ళు ఎక్కువగా ఏమంటారు అంటే ఎవరికైతే తెలుగు భాష వస్తుందో వాళ్ళు హిందీ మాట్లాడలేరు అని అంటారు కానీ అలా ఉండదు హిందీ కూడా ఎక్కువగా మాట్లాడతారు ఎలా అయితే తెలుగు భాష సాధారణంగా ఉంటుందో అలాగే హిందీ కూడా సాధారణంగానే ఉంటుంది హిందీ భాష కూడా తెలుగు భాష లాగే ఉంటుంది కానీ కొంచెం వేరేగా ఉంటుంది అది కూడా నేర్చుకోవడానికి ఎక్కువ కష్టం ఉండదు ఎక్కువగా ఏమంటారు అంటే తెలుగు భాష వచ్చిన వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళ ప్రతీ ఇష్టాలు వేరేగా ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఏదైతే కస్టమ్స్ రిలీజన్స్ ఉంటాయో అవి కూడా వేరే లాగా ఉంటాయి హిందూస్లో హిందూస్లోనే ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇలా చేస్తారు తెలుగు వాళ్ళే చదవగలుగుతారు తెలుగు వాళ్ళు ఐఐటి ఐఐటి ఐఎంఎస్ చేసారు అని అంటారు కానీ అలా ఏమి ఉండదు తెలుగు వాళ్ళు కూడా సాధారణంగా వేరే లాగానే వేరే భాషలు మాట్లాడే వారి లాగానే ఉంటారు వాళ్ళకి కూడా తెలుగు కాకుండా వేరే భాషలు కూడా వస్తాయి తెలుగు మాట్లాడడం ఒక పెద్ద టాస్క్ అన్నట్టు ఏమీ కాదు తెలుగు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరైనా ట్రై చేస్తే ఇంకా ఎక్కువగా ఏమంటారు అంటే తెలుగు భాష వచ్చిన వాళ్ళు చాలా ఇంటలిజెంట్ అంటారు కానీ ఇంటలిజెంట్ అంటే ఎవరైనా ఇంటలిజెంట్ ఉంటారు అందరికీ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని కోసం వాళ్ళు కష్టపడాలని ఉంటుంది ఎవరైనా ఇలాగే చదవకుండా లేదా ఏం చేయకుండా చేయలేరు తో తెలుగు భాష వాళ్ళు ఇదే చేయగలుగుతారు అదే చేయగలుగుతారు అని ఉండదు ఇంకా నేను ఎక్కువగా విన్నాను ఏంటంటే తెలుగు భాష మాట్లాడేటోళ్లు ఏదైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళు డౌరీ తీసుకుంటారు పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు కట్నం తీసుకుంటారు అని విన్నాను కానీ అలా ఉండదు తెలుగు భాష వాళ్ళే కాకుండా అందరూ కట్నాలు తీసుకుంటారు ఎవరైనా హిందుస్ ఉండని ఏ భాష మాట్లాడే వాళ్ళైనా కానీ కట్నం తీసుకుంటారు వాళ్ళ రిలీజియన్ వీళ్ళ రిలీజియన్ అని కాకుండా ఎవరైనా ఏ భాష మాట్లాడేవారైనా తీసుకుంటారు ఇంకా నేను ఎక్కువగా విన్నాను ఏంటి అంటే వాళ్ళు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు శివ అయితే ఎవరైతే శివ గాడ్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా మాంతారు అని విన్నాను ఎక్కువగా కోరుకుంటారు అని విన్నాను కానీ అలా ఉండదు నేను నాకు కూడా తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మిత్రురాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఓన్లీ ఒకటే దేవుడు అని కాదు ఓన్లీ ఒకటే భాష అని కాదు వాళ్ళే ఇక్కడ తిరుగవచ్చు వాళ్ళకే ప్లేసెస్ గురించి నాలెడ్జ్ ఉన్నది వాళ్ళే ఏదైనా చెప్పవచ్చు అన్నట్టు ఉండదు ఎవరు తెలుసుకోవాలనుకున్నా వాళ్ళందరూ తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇంకా వాళ్ళు తెలుగు భాష వాళ్ళు ఎక్కువగా సింగర్స్ లేదా డాన్సర్స్ ఉంటారు అని అంటారు ఎక్కువగా వాళ్ళే ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫిలిం ఇండస్ట్రీలో వెళతారు అని అంటారు కానీ అలా ఏమి ఉండదు తెలుగు భాష వాళ్ళే కాకుండా ఏ భాష వాళ్ళు ఉన్నా కానీ మాట్లాడవచ్చు వెళ్ళవచ్చు ఇంకా తెలుగు భాష వాళ్ళు ఒక్కటి తెలుగు భాష వాళ్ళు అందరితో ఈజీగా ప్యాచ్అప్ అయిపోతారు ఈజీగా మాట్లాడగలుగుతారు జల్ది కలిసిపోతారు అని అంటారు ఇలా అయితే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉండరు కానీ మనం చూసుకుంటే ఒకవేళ హైదరాబాద్ అక్కడ సైడ్ వచ్చాము అంటే తెలంగాణ సైడ్ వచ్చాము అంటే ఇక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడతారు మేబి వేరే వాళ్ళకి ఎవరైతే వేరే దగ్గర నుంచి వచ్చారో ఎవరికైతే తెలుగు రాదో వాళ్ళకి ముందుగా కొంచెం ఇబ్బందులు అవుతాయి కానీ తర్వాత కలుస్తూ కలుస్తూ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటారు వాళ్ళు కూడా తెలుగు జల్దిగా నేర్చుకుంటారు త్వరగానే మాట్లాడడం వచ్చేస్తుంది వాళ్ళకు కూడా తెలుగు భాష మాట్లాడటం చాలా కష్టమేం కాదు మీరు ఒక్కసారి తెలుగు భాష నేర్చుకుని చూడండి అది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువగా ఏమన్నాను అంటే పెళ్ళిళ్ళు ఇంకా ఈ జల్ది పెళ్ళిళ్ళు చేపిస్తారు రిలేటివ్స్లోనే పెళ్ళి చేపిస్తారు అని విన్నాను కానీ అలా ఏమీ ఉండదు తెలుగు భాష వాళ్ళనే కాదు కొందరు వాళ్ళ రిలీజియన్ బట్టి వాళ్ళ చెప్పిన పురాణాలని బట్టి ఫాలో అవుతారు వాళ్ళు ఎలా అయితే చేశారో వాళ్ళు కూడా అలాగే యూస్ చేస్తారు ఓన్లీ తెలుగు భాష వాళ్ళే ఇలా చేస్తారు తెలుగు భాష వాళ్ళే ఇంటలిజెంట్ ఉంటారు తెలుగు భాష వాళ్ళకే అన్ని భాషలు రావచ్చు తెలుగు భాష వాళ్ళే ఐఐటి ఐఎంఎస్ అవ్వచ్చు తెలుగు భాష వాళ్ళే సాఫ్ట్వేర్స్ అవుతారు తెలుగు భాష వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు అని ఏమీ లేదు ఏ భాష వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని నేర్చుకొని ముందుకు వెళ్ళొచ్చు ఏ పని ఉన్న చేయవచ్చు తెలుగు భాష వాళ్ళు అని చెప్పేసి ఏమీ ఉండదు ఇంకా తెలుగు భాష చాలా సాధారణంగా చాలా జల్ది వచ్చేస్తుంది మనం చదువుకున్నామంటే నేర్చుకోవాలి అని అనుకున్నాము అంటే చాలా మంచిగా అర్థమైపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎలా అయితే తెలుగు భాష వాళ్ళు మాట్లాడతారు అంతా కంప్లీట్గా రాకపోయినా కానీ మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అది ఎలాగైనా వస్తుంది ఇంకా ఎప్పుడైనా తెలుగు భాష వాళ్ళతో కలిస్తే వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళ పండుగలు వేరే లాగా ఉంటాయి అని అంటారు కానీ ప్రతి ఒక్కరివి పండుగలు జరుపుకునే విధానం వేరేగా ఉంటుంది వేరుగా వే ప్రతి ఒక్కరు వేరే వేరేగా జరుపుకుంటారు వేరే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అన్ని వేరే వేరేగా జరుపుకుంటారు ఖాళీ తెలుగు భాష వాళ్ళు అని కాకుండా ప్రతీ భాష వాళ్ళకి ప్రతీ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళకి ఇలాగే ఉంటుంది తెలుగు భాష వాళ్ళ కోసం వచ్చే అపోహలు ఇవి మనం దీన్ని వేరే వేరే విధంగా పరిష్కరించవచ్చు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని లేదా అసలు ఏమి ఉంటుంది తెలుగు భాష వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుగు భాష ఎలా ఉంటుంది అని నేర్చుకొని అయినా మనం దీనిని పరిష్కరించవచ్చు